అవును నాకు పన్నుల గురించి అవగహన ఉంది పన్నులు అనేవి ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేసే నిధులు ఈ నిధులు ప్రభుత్వం అందించు సేవలకు ఉదాహరణకు రక్షణ విద్యా ఆరోగ్య సంరక్షణా మరియు రహదారుల నిర్వహణకు ఉపయోగించబడతాయి పన్నులు రెండు రకాలుగా విభజించబడతాయి ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులు అనేవి వ్యక్తుల నుండి లేదా సంస్థల నుండి నేరుగా వసూలు చేయబడే పన్నులు ఉదాహరణకు ఆదాయ పన్ను పెన్షన్ పన్ను మరియు కర్మాగార పన్ను ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు పరోక్ష పన్నులు అనేవి వస్తువులు లేదా సేవలపై వసూలు చేయబడే పన్నులు ఉదాహరణకు వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి ఎక్సేజ్ పన్ను మరియు కస్టమ్స్ పన్ను పరోక్ష పన్నులకు ఉదాహరణలు పన్నుల శాతం దేశం నుండి దేశానికి మారుతుంది భారత దేశంలో ఆదాయ పన్ను శాతం ఐదు శాతం నుండి ముప్పై శాతం వరకు ఉంటుంది జిఎస్టి శాతం ఐదు శాతం నుండి ఇరవై ఎనిమిది శాతం వరకు ఉంటుంది ఎక్సేజ్ పన్ను శాతం వస్తువులపై ఆధారపడి ఉంటుంది కస్టమ్స్ పన్ను శాతం వస్తువుల యొక్క మూలం మరియు విలువపై ఆధారపడి ఉంటుంది పన్నుల శాతం గురించి నా అభిప్రాయం ఏమిటంటే అవి న్యాయంగా మరియు సమానంగా ఉండాలి అంటే అన్ని వ్యక్తులూ మరియు సంస్థలు తమ సామర్థ్యాలకు తగినంత పన్నులు చెల్లించాలి అదనంగా పన్నులు ప్రభుత్వం అందించే సేవలకు అనుగుణంగా ఉండాలి అంటే ప్రభుత్వం అందించే సేవలు పన్నుల ద్వారా సేకరించిన నిధులకు అనుగుణంగా ఉండాలి పన్నులను సమర్థవంతంగా ఉపయోగించడం ముఖ్యం ప్రభుత్వం పన్నులను ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సేవలను అందించటానికి ఉపయోగించాలి పన్నులను అవినీతి లేదా దుర్వినియోగం చేయకూడదు